ఇంటి దగ్గర తోటలు పెంచుకునే వాళ్ళకి ఏంటి సలహా ఇవ్వచ్చు అంటే ఇంట్లో ఉన్న మనం రోజు వాడే చెత్త ఉంటుంది కూరగాయల చెత్త అవి అన్నీ ఆ చెత్త అంతటిని కుండీలలో వేసి ఆ మొక్కల దగ్గర వేస్తే చక్కగా మొక్కలు బాగా పెరుగుతాయి ఏ చీడ పీడ రాదు చక్కగా ఉంటాయి అనవసరంగా మందులు చల్లితే ఆ మొక్కలు పాడైపోతాయి కాబట్టి మందులు చల్లకుండా ఇంట్లో ఉండే వాటితోటి మొక్కలని పెంచుకునే విధానాన్ని చెప్తాను అలాగే ఎక్కువ మట్టి వాడకుండా ఇలాంటి కంపోస్ట్ తేలికపాటి పీచు నారా అవి అన్నీ వేస్తు ఉంటే తేలికగా ఉండి ఇండ్లు కూడా పాడవకుండా ఉంటుంది కాబట్టి అలాంటి పద్ధతులు అన్ని వాళ్ళకు చెప్పి వాళ్ళని ప్రోత్సహిస్తాను